కోడి పందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ ఈ పందెంలోనూ ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తారు ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్ర చెప్పబడ్డాయి ఆరు వేల సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడిపందాలు జరిగాయి జరిగాయని తెలుస్తుంది మన రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు పందెం సమయంలో పందెంకోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చతుర కత్తిని కట్టి పందెంలోకి దించుతారు జూదం జరిగే అవకాశం ఉన్నందున ఈ పందాలలో నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదు